హలో నమస్కారం అండి సార్ మేము ఇక్కడ మీ దగ్గర సెకండ్ హ్యాండ్లో కార్ కొనడం జరిగింది అండి మీ దగ్గర కానీ దాని కండిషన్ ఏమి బాగలేదు అండి సరైనటువంటి కండిషన్లో లేదు ఇంజన్ కూడా దాంతో పాటు బయట ఉన్నటువంటి హెడ్లైట్స్ కానీ హెడ్లైట్స్ లైటింగ్ చాలా తక్కువ ఉంది కారును కొన్ని కొన్ని సందర్భాలలో ఎక్కువ వస్తుంది కొన్ని సందర్భాలలో తక్కువ వస్తుంది అలాగే వాహనం స్పీడ్ కొద్దిగా పెంచినప్పుడు బండిలో కొంచెం షేక్ అవుతుంది కాబట్టి ఇలాంటి లక్షణము ఉన్న వాహనము మేము కొనుక్కోని ఇబ్బంది పడేకంటే కొనుక్కోకుండా ఉండడం బెటరు